నాకు మన భారతదేశంలో ఎక్కువగా ఇష్టమయిన ప్రదేశం మన తెలంగాణ ఎందుకంటే మన తెలంగాణాలో ఎక్కడ చూసినా తెలుగు ఎక్కడ చూసినా తెలుగు తెలుగుదనంతో నిండి ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణాలో మొత్తం ముప్పై ఒక జిల్లాలుంటాయి ముప్పై ఒక జిల్లాల్లో కూడా ఒక్కో జిల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో కళ ఉంటుంది ఒక్కో ఒక్కో కళతో పాటు అక్కడున్నటువంటి ప్రదేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రదేశ ఒక్కొక్కటి రెండు లేదా ఒకటి కాకపోతే రెండు అలాంటి ప్రదేశాలు ఉంటాయి చూడదగినవి క అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చాలా ఆనందంగా గడపవచ్చు ఇంకా మా తెలంగాణలోని మన హైదరాబాద్లో విషయానికొస్తే ఇక్కడ ఎన్నో ప్ర ఎన్నో ప్రదేశాలున్నాయి ఒకటి నాగార్జునాసాగర్ కావచ్చు సా నాగార్జునాసాగర్ అనేది ఎప్పు ఇది కొన్ని వే వేల సంవత్సరాల ఒక చరిత్ర ఉంది నాగార్జునసాగర్కి ఇంకా పక్కనున్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ కానీ ఇంకా దేవాలయాల విషయానికొస్తే బిర్లామందిర్ బిర్లామందిర్ అమ్మపల్లి అనే ఒక పూర్వకాలపు చరిత్ర ఉంది మా హైదరాబాద్లోనే దేవాలయము ఏందంటే కొన్ని నిజంగా అక్క క్క అక్కడికి రాముడు వచ్చి వచ్చిన రావడం వల్ల ప్రదేశంలో అక్కడ విగ్రహాలు వెలిసాయని అక్కడ పెద్దగా గుడి కట్టి దాదాపు ఒక నాకొక పద్నాలుగు వందల వేల ఇరవై వేల చరిత్ర ఉంది ఇంకా మా హైదరాబాద్లో ఇంకా అమ్మపల్లితో పాటు శిధిలగుట్ట అని ఇంకా బిర్లామందిరు గోల్డెన్ టెంపుల్ ఇస్కాన్ టెంపులవి అక్కడ మా శ్రీకృష్టుని గురించి అక్కడ ఇక ఎప్పుడు కూడా మన శ్రీకృష్ణుడి లీలలు వినిపిస్తూనే ఉంటాయి అలా శ్రీకృష్ణుని లీలలు వినిపిస్తూనే ఉంటాయి ఇంకా ఇంకోటేంటంటే ఇక్కడ మన శ్రీ కృష్ణుడు అనేది చా గుర్తొస్తుంది ఇక్కడ చాలా గోదావరిలో కట్టే ఇస్కాన్ అని ఒకటి రెండు కాదు కేవలం హైదరాబాద్లోనే ఆరు నుంచి ఏడు ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి ఇంకా వికారాబాద్ హైదరాబాద్కి పక్కన ఉన్నటువంటి వికారాబాద్లో అయితే అనంతగిరి హిల్స్ అని ఉంటుంది అనంతగిరి హిల్స్లో పచ్చదనము చాలా నిండుగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం హా గుట్టలపైకి ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడ పక్కనున్నటువంటి జలపాతాలు పారడం కాని చాలా అద్భుతంగా ఉంటుంది శబ్దం శబ్దం కాని ఇంకా అక్కడికి సేహితులతో వెళ్తే చాలా బాగుంటుంది నేను నేను ఒక రెండు సార్లు వెళ్ళాను అక్కడ పచ్చదనం నాకు చాలా బాగా నచ్చింది కొండలు అంత ఎత్తు అక్కడ కింద ఒకటి అనంతపద్మమా పద్మనాభస్వామి యొక్క దేవాలయం ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ విషయానికొస్తే గోల్డెన్ టెంపుల్లో వేంకటేశ్వరస్వామి వారు ఉంటారు శ్రీక్రిష్ణుల వారుంటారు వీళ్ళ యొక్క చరిత్రల గురించి తెలి తెలి చాలా అద్భుతంగా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి చెప్తూనే ఉంటారు తిరుపతి మెలో తిరుపతి మన జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది మా తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా అచ్చుదిద్దినట్లుగా ఉంటుంది ఆ మెట్లు కాని క కట్టడాలు కాని ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు కాని దర్శనం కూడా అలానే అనిపిస్తుంది మాకు ఉదయం పూటయితే కీర్త స్వామివారి కీర్తనలు విని వినిపిస్తూ ఉంటాయి మనకి ఉదయం పూట వెళ్తే ఇంకా శనివారంలో ప్రసాదాలు అన్నదా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూవుంటారు ఇంక తర్వాత మన తెలంగాణ రాష్ ఇంకా వరంగల్లో ఉన్నటువంటి కట్టడాలకు కూడా చాలా అద్బుతమయినట్టువంటి చరిత్ర ఉంది ఇంకా ఇక మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్స్ కూడా ఛాఛా నెహ్రూ జూ జూ పార్క్ అని ఇలా అంటి అక్కడ అన్ని జంతువులకు చూడ్డానికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా కొ ఒక అరవై రూపాయల టికెట్టుంటుంది అందులో మొత్తం మనకు పొద్దున వెళ్ళి తిరుగుతూ ఉంటే సాయంత్రమయిపోద్ధి అసలు మనకు సమయం గడిచిపోతునట్టు కూడా తెలియకుండా ఉన్నట్లు ఉంటుంది అన్ని రకాల జంతువులుంటాయి ఇంకోటి గోల్కొండ కోట గోల్కొండ కోట మన నిజామ్ నవాబు కట్టినప్పటిది కోటలో ఎక్కుతూ ఉంటే మన కాళ్ళు నెప్పు నెప్పొస్తాయనమాట అంత అంత ఉంటుంది తిరగలేము అందులో అయితే ఎక్కడెళ్తామో అని ఎక్కడెళ్తామో కూడా తెలీదు అందులో మాట్లాడితే రీసౌండ్ వస్తుంది మనం మాట్లాడితే మన శబ్దం మళ్ళీ తిరిగి మనకే రెండు మూడు సార్లుగా వినిపిస్తూ ఉంటుంది అంత అద్భుతంగా ఉందా కోట చాలా బలంగా చాలా బలమయిన గ్రానైట్తో పెట్టినట్లు ఉంటుంది ఇంకోటి దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ద దేవస్థానంలో కూడా చా అద్ దేవస్థానంలో వచ్చేసి తిరుపతి ఇలాంటివి ఉంటాయి ఇం ఇంకా వైజాగ్ వైజాగ్లోనే అరకు అనే ప్రదేశంలో కొండలు కొండలు మేఘాలు రెండూ ఒకే దగ్గరికి ఆనుకొని ఉన్నట్లుగా ఉంటాయి ప్రదేశంకి కవెళ్ళినప్పుడు మనము ఒక వేరే వేరే దేశంలోని మన భారతదేశంలో కూడా వేరే దేశాలున్నాయేమో ఆకాశంలో ఉన్నట్టుగా తేలుతున్నట్టనిపిస్తుంది అలాంటి ప్రదేశం అక్కడ మనకి స్టేయింగ్ కూడా ఉంటుంది ఇంకా టూరిస్ట్లతో పాటు వెళ్ళినట్లయితే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ప్రదేశం గురించి మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇంకా అక్కడున్నటువంటి బీచ్లు కూడా అక్కడున్నటువంటి బీచ్లు కూడా చాలా బాగుంటాయి ఒకటి విశాఖపట్నం బీచు విశాఖపట్నం బీచు ప్లస్ ఇంకక్కడా భీమవరం భీమవరంలో పండుగలు చాలా బాగుంటాయి పండుగలు బాగా చేస్తా అక్కడ గోదావరిలో కూడా మనకు ఫ్రెండ్స్ ఉన్నట్లయితే అక్కడ విష గోదావరిలో గోదావరిలోని మా పండుగలు స ఎగ్జాంపుల్కి సంక్రాంతి ఎంత ఘనంగా చేస్తారంటే అసలు మన తెలంగాణాలో చేయరలా అక్కడ కోళ్ళపందాలు కాని ఇంకోటి ఎడ్లపందాలు కాని కుస్తీ పోటీలు కాని అలాంటి ఘనమయినట్టువంటి పోటీలు నిర్వహించి ఇది చాలా బెట్టింగ్స్ నడుస్తాయి ఇంకా చాలా కట్టూ దిడ్డమ కట్టుదిట్టమయిన విధంగా చేస్తారు కేరళ నెక్స్ట్ కేరళాలోని మున్నార్ అని ఒక ప్రాంతముంటుంది మున్నార్లో కాఫీతోటలు కాని ఎంత అద్భుతంగా ఉంటాయంటే చ మనకు దూరంకెళ్ళి చూడడానికి చాలా అద్భుతంగుంటయి అరె ఎటు చూసినా కాఫీతోటలుంటాయ్ మధ్యలో రోడ్డుంటుంది రోడ్డుగుండా వెళ్తుంటే మనకు ఎంతో ఆహ్లాదకర ఆహ్లాదకరంగా ఉంటుంది మున్నారనే ప్రాంతం ప్రదేశం నాకు చాలా ఇష్టం